వారు ఒక చోట కూర్చుని శ్రద్ధగా చదవాల్సిన ఆసక్తి ఉంటుంది కొంతమంది చదివే పిల్లలైతే వారి ఇంట్లోనే ఉండి చదవగలరు కానీ కొంతమంది ఆకుతాయి పిల్లలు అలా చేయకుండా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఇలాంటి ప్రైవేట్ క్లాసులో పెట్టడం ద్వారా టీచర్లు అనే వారు వారిని అదుపులో పెడుతూ వారిని సరైన మార్గంలో నడిపిస్తూ వారు చదువుకు సహాయపడుతుంటారు ఈ ప్రైవేట్ క్లాస్ ట్యూషన్ల ద్వారా ఎందరో పిల్లలు చాలా మటుకు మంచి మార్కులతో పాసై మంచి ఉత్తీర్ణతను పొందుకున్నారు వీటి ద్వారానే చదువుపై శ్రద్ధ కలిగించడం ఆసక్తి పెంచడం వంటివి చేస్తుంటారు కాబట్టి ప్రైవేట్ ట్యూషన్లు అనేవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయియని నేను భావిస్తున్నాను ఇవి చిన్న పిల్లల మొదలుకొని పదో తరగతి పిల్లలు వరకు ఏ క్లాసుల వారికైనా సరే ఇవి ఉపయోగకరంగా ఉంటాయి వారిని ఒక మంచి మార్గంలో వెలుగులోకి నడిపించడానికి సహాయపడతాయని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రైవేట్ ట్యూషన్లు అనేవి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనవి అని నా ఆలోచన